రవాణా మరియు ప్రయాణ సౌకర్యాలు అందుబాటుల అందుబాటులోకి రావడం నా జీవితాన్ని అనేక విధాలుగా మెరుగుపరిచింది ఇది నాకు మరింత స్వతంత్రంగా మరియు స్వతం స్వతంత్రంగా ఉండడానికి అనుమతించింది నేను ఇప్పుడు నాకు కావలసినప్పుడు మరియు అక్కడికి వెళ్లాలనుకుంటున్నప్పుడు వెళ్ళగలను ఇది నాకు కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి మరియు కొత్త సంస్కృతులను అనుభవించడానికి అవకాశం ఇచ్చింది రవాణా నాకు నా కుటుంబం మరియు స్నేహితులతో మరింత సన్నిహితంగా ఉండడానికి సహాయపడింది నేను వారిని సందర్శించడానికి మరియు వారు నాకు రావడానికి ఇప్పుడు సులభం ఇది నాకు వారితో నా సంబంధాలను బలోపేతం చేయడానికి అనుమతించింది రవాణా కూడా నాకు కొత్త ఆకాశాలను తెరిచింది నేను నా ఉద్యోగం కోసం దూరంగా వెళ్లగలను లేదా నా విద్య కోసం కొత్త ప్రదేశానికి వెళ్లగలను ఇది నాకు నా జీవితాన్ని మెరుగుపరచడానికి మరియు నా కలలను సాధించడానికి అవకాశం ఇచ్చింది ఎందుకు ముందులైన కొత్త రవాణా విధానాలు ఎలక్ట్రిక్ కారులు ఇవి కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి మరియు ట్యాంక్ ఫిల్ చేయడం సులభం హై స్పీడ్ డ్రైవ్లు ఇవి ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి మరియు ఇవి స్థిరమైన రవాణా ఎంపికను అందిస్తాయి సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఇవి ట్రాక్ను తగ్గించడంలో సహాయపడతాయి మరియు మరింత సురక్షితమైన రవాణా ఎంపికను అందిస్తాయి ఈ కొత్త రవాణా విధానాలు భవిష్యత్తులో మన జీవితాలను మరింత పెరుగుపరచడానికి అవకాశం ఉంది